ప్రభుత్వ ప్రజల సంక్షం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది ఇవి మౌలిక అవసరాలను అందించడం సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి మరియు ఆరోగ్య ప్రరేక్షణ వంటి అంశాలు క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశంపబడ్డాయి కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు ఒకటి ఆధార్ ఆధారిత పథకాలు ఇందులో ముఖ్యంగా జనదాన్ ఖాతా ప్యాన్ కార్డ్ ఆధార్ కార్డులు ప్రజలు జమ చెయ్యాలనుకున్న ఆర్థిక వ్యవస్ వ్యవస్థకి కీలకమైన కీలకమైనవి రెండు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో కార్మికుల జీతాలను శ్రామిక పనులను ప్రోత్సహిస్తుంది మూడు బీమా యోజన ప్రధానమంత్రి జన ధన యోజన ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం వంటి అంశాలు నాలుగు అన్ అంత్యోదయ అన్న యోజన ఇది ద్వారా నిరుపేదలకు వృద్ధులకు మరియు పేద కుటుంబాలకు ఉచిత తొట్టె మరియు ఇతర ఆహార వస్తువులు పంపిణీ చెయ్యబడతాయి నా యొక్క అభిప్రాయం ప్రకారం ప్రధానమంత్రి అంశాల పథకాలను పిఎంఎస్ఎంయో ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగంగా ఉపయోగప పడుతుంది అనిపించింది ఈ పథకం పేదలకు మరియు మదర్స్ వర్గాల వారికి పర్యాటక నివాసం అందించడానికి రూపణంచబడింది పిఎంఏవై ద్వారా నా కుటుంబం లేదా సమాజ వర్ధిల్లే అవకాశం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండే అవకాశం దీనిని పూర్వం కలిగిస్తాయి అందుకే పిఎంవై పథకం మా దగ్గర ఒక ముఖ్యమైన సంక్ష పథకం అని చెప్ అనిపించింది